హలో మామ ఇక్కడ దారిలో వస్తున్నాను వస్తున్నాను అది ఏమి లేదు మా చెల్లి పెళ్ళి ఉంది మంచిగా ఒక బంగారం షాప్ చెప్పవా ఎక్కడ ఉంటుందో పోదాము ఆహా అంటే లలిత జువెలరీసా లేకపోతే ఇంకా మలబార్ గోల్డ్లో తీసుకుందామా బాగుంటుంది అంతే అంటావా అవునా ఎంత ఉంది బంగారం రేటు అవునా ఇప్పుడు ఎంతు ఉంటుంది అంటావు హరి అంతేనా అదే ఏమి లేదు మా చెల్లి పెళ్ళి ఉంది జర ఒక జువెలరీ నెక్లెస్ ఏదన్న తీసుకుపోదాం అని ఎన్ని తులాలు అని ఏమి లేదు కానీ జస్ట్ ఇట్ల నార్మల్గా నెక్లెస్కు ఎంత అంటే ఒక యాభై లోపు ఉంటే సరిపోతుంది యాభై వేలు

అది ఎక్కడ తీసుకుందాం అంటావు మళ్ళా ఇక్కడ హైదరాబాద్లో తీసుకుందామా మన ఊరి సైడ్ తీసుకుందామా నీకు ఎవరన్న తెలిసిన వాళ్ళు ఉన్నారా మరి అందులో కానీ

అదే వస్తున్నాను దారిలో ఉన్నాను వస్తాను అది బయలుదేరిన దారిలో ఉన్నాను వస్తున్నాను అట్లనే అది అయిపోయనాక మనకు కూడా ఒక ఏమంటారు మనకు కూడా ఒక నెక్లెస్ అన్న తీసుకుందాం మెడలో చైను హే నాకు ఒకటి వేసుకుందాం లేదు అని చైన్ ఒకటి తీసుకుందాం బంగారంది నాకు కూడా ఒకటి

ముప్పయా ముప్పై అంటే మరి మా అక అక్కడ మా చెల్లికి యాభై నాకు ముప్పై డెబ్భై దాకా అయితున్నాయి కదా తక్కువలో లేదా అంతేనా గ్యారెంటీ ఇస్తారంటనా సరే సరే వస్తున్నాను ఆగు

సరే సరే వస్తున్నాను ఆగు దారిలో ఉన్న ఒక ఐదు నిమిషాలలో వస్తాను